మంచిర్యాల జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పద్ధతులు ఏంటంటే వరి పత్తి ఇలాంటివి అన్నీ పండుతాయి పశు సంపద నీట్ బాగాఉంటుంది పశువులను పెంచి దాని వలన వచ్చే పాలు వలన పొందే లాభాలు అదేవిధంగా నీటి పారుదల అంటే డ్యాముల నుండి వచ్చిన నీరుతో ఎక్కువగా పండిస్తారు అలాగే గొర్రెలు మేకలు ఇలాంటివి అన్నీ బాగా పెంచుతారు ఈ జిల్లాలో చిరుధాన్యాలు కూడా బాగా ఉంటాయి అన్నీ రకాల కూరగాయలు అప్పుడు వాతావరణానికి తగ్గట్టు ఏ పంట పండించాలో ఆ పంట పండిస్తు ఉంటారు